నేను మీషోలో ఒక శారీ ఆర్డర్ పెట్టానండి ఆ శారీ ఫస్ట్ శారీ చాలా బాగుందని మళ్ళీ నాకు అబ్బా చాలా బాగుంది కదా అలాంటి శారీ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఆర్డర్ పెట్టాను పెట్టాక డెలివరీ అయింది కానీ అసలు ఆ శారీ నేను చే నేను పెట్టింది ఒకటి అయితే వాళ్ళు పంపించింది ఒక శారీ అండి ఆ శారీ మొత్తం అసల దాని పైన డిజైను డీప్గా లేదు ఆ బార్డర్ మొత్తం కూడా ఊడిపోతుంది శారీ కూడా ముడతలు ముడతలుగా ఉంది కలర్ కూడా అంత డీప్గా లేదండి నేను ఫస్ట్ శారీ చాలా బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకో శారీ ఆర్డర్ పెట్టాను ఇట్లా వచ్చిద్దని అనుకోలేదు అసలు నాకు చాలా నమ్మకం మీద పెట్టుకున్నాను అయినా కూడా ఆ శారీ మొత్తం అసలు అంత పెద్ద శారీ కూడా కాదండి కట్టుకుంటే ఏదో చిన్న శారీలాగా కుచ్చులు రాకుండా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ శారీ అట్లా పంపించకూడదు కదండి మేము ఏదైనా ఆశపడి ఉంటాం కదా